హలో శ్రీనివాస టెక్స్టైల్సా అండి నేను కొన్ని శారీస్ డ్రెస్సెస్ కొనాలనుకుంటున్నానండి ఒక వన్ ల్యాక్ పైగా కొనాలనుకుంటున్నాను మీరు కొంచెం ఏదైనా డిస్కౌంట్ అది ఏమైనా ఇస్తారా మీ దగ్గర మీ దగ్గర ఏమేమి దొరుకుతాయండి సరే అండి నేనొక వన్ ల్యాక్ పైగా తీసుకోవాలనుకుంటున్నాను ఆ రేపు రావచ్చా అండి ఆ సరే అండి